హే విమానా ట్రావెల్ ఏజెంట్ గారు మేము అర్జెంటుగా హైదరాబాద్కు వెళ్ళవలసి వస్తుంది మాకు ఎం విమానం బుక్ చేసుకుని ప్రయాణించాల్సిన విమానం బుక్ చేసుకుని టైమింగ్ ఎంత వరకు ఉంటుంది ఏ టైం వరకు బుక్ చేసుకోగలము హైదరాబాదుకు ఎన్ని విమానాలు ప్రయాణిస్తాయి ఏ విమానం మాకు అనుకూలంగా ఉంటుంది మేము ఏ వినా విమానంలో అయితే త్వరగా బుక్ చేసుకోగలము